హలో అవును సార్ టూ వీలర్ షోరూమే చెప్పండి సార్ సార్ మన దగ్గర టూ వీలర్ ఉన్నాయి ఫోర్ వీలర్ ఉన్నాయి టూ వీలర్ లో విత్ గేర్ ఉంది వితౌట్ గేర్ ఉంది లైక్ యాక్టివా మన రాయల్ ఎన్ఫీల్డ్ అని పల్సర్ ఉంది ఆల్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ అవైలబుల్ సార్ ఇక్కడ టూ వీలర్ ఫోర్ వీలర్లో ప్రైజ్ మన దగ్గర స్టార్టింగ్ వచ్చి వన్ ల్యాక్ ట్వల్వ్ థౌసండ్ నుండి స్టార్టింగ్ సార్ యాక్టివాది

రాయల్ ఎన్ఫీల్డ్ చాలా మంచిగా ఉంది సార్ లేటెస్ట్ వర్షన్ మొన్న రిలీజ్ అయింది అది వచ్చి మనకి అరౌండ్ త్రీ ల్యాక్ ట్వల్వ్ థౌసండ్ ఉంటుంది నెట్ అయితే త్రీ ల్యాక్ ట్వల్వ్ థౌసండ్ నెట్ ఈఎంఐ అయితే మీ క్రెడిట్ స్కోర్ ఎంత ఉందో దాన్నిబట్టి మేము చెప్పవచ్చు సార్ ఒకసారి మీ క్రెడిట్ స్కోర్ చూడండి క్రెడిట్ స్కోర్ సెవెన్ హండ్రెడ్ ఉందంటే ఈఎంఐ మీకు ఎరౌండ్ మంత్లీ మంత్లీ మంత్లీ ఎన్ని మంత్స్ పెట్టుకుంటారు సార్ ఒకవేళ పెట్టుకుంటే మీరు ట్వంటీ ఫోర్ మంత్స్ అంటే నియర్లీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది సార్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్ల ఉంటుంది చాలా వచ్చినాయి సార్ డ్యూయల్ సైలెన్సర్ వచ్చిన దానికి డ్యూయల్ సైలెన్సర్ వచ్చింది మనకి చెప్పండి సార్ ఏమి ఉండదు సార్ దాంట్లో మీరు మళ్ళీ మళ్ళీ మా షోరూంకు మళ్ళీ మీరు కన్సిడర్డ్ కావచ్చు ఏమి ప్రాబ్లం ఉన్న అప్పుడే చేసి ఇస్తాం సార్ అన్నీ మీరు మా మీరు రాగానే మీతోటి తీసుకోగానే చేస్తాం అన్నీ అవును సార్ దాంట్లో ఇంక్లూడ్ చేస్తాం నెట్ మనం తీసుకున్న దాంతో మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తాం

ఒకవేళ మీకు డెలివరీ ఇప్పుడు మీకు ఇప్పుడు మీరు డెలివరీ ఆర్డర్ చేసుకున్నారు అంటే ఒక టూ డేస్లలో మీకు డెలివరీ ఉంటుంది సార్ బైక్ అనేది అవును సార్ కొంచెం డౌన్ పేమెంట్ కట్టేది ఉంటుంది సార్ ఆర్డర్ చేశారు అంటే ఆర్డర్ కన్ఫర్మేషన్ కావాలి కదా సార్ మాకు కూడా థ్యాంక్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో